ఆనాటి కాలంలో సహజంగా ఉండే వాతావరణంలో ఇప్పుడు ఎలా ఎందుకు మార్పు వచ్చింది అని మీరు అనుకుంటున్నారు సత్కాలంలో వర్షాలు ఎందుకు పడటం లేదు అంటారు ఆనాటి కాలంలో సహజంగా ఉండే వాతావరణంలో ఇప్పుడు కాలుష్యం వల్ల మార్పు వచ్చింది అని నేను అనుకుంటున్నాను సత్కాలంలో వర్షాలు ఎందుకు పడటం లేదు అంటే చెట్లు నరికేయటం వల్ల కాలుష్యం వల్ల అని నేను అనుకుంటున్నాను